నేను ఎప్పుడైనా ఏమైన్నా కొనాలి అనుకుంటే డైరెక్ట్గా ఆ షాప్కి లేదా ఆ ప్లేస్కి వెళ్ళి కొంటాను అలా కాకుండా ఈసారి కొత్తగా నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను అమెజాన్లో గత వారం నేను ల్యాప్టాప్కి సంబంధించిన ఒక బ్యాగ్ నేను కొన్నాను అది నాకు చాలా తక్కువ రేట్కి వచ్చింది ఎందుకంటే ఆన్లైన్ ఆఫర్ వల్ల దానికి చాలా తక్కువ రేట్ పడి నాలుగు ఐదు రోజుల్లోనే నా ఇంటికి అది చేరుకున్నది అది ఎంతగానో బాగుంది ఎందుకంటే అందులో ఎన్నో జిప్పులు ఉండడమే కాకుండా మనం ఎన్ని వస్తువులు అయినా సరే ఆ బ్యాగులో పట్టేలా మనం పెట్టుకోవచ్చు ల్యాప్టాప్కే కాకుండా ఇంకా ఇయర్ ఫోన్స్ హెడ్ ఫోన్స్ లాంటివి లేదా ల్యాప్టాప్కి సంబంధించిన కొన్ని పరికరాలను కూడా మన బ్యాగ్లో ఈజీగా సర్దుకోవచ్చు అంతేకాకుండా మనం ఎక్కడికైనా టూర్లకి వెళ్ళినప్పుడు కూడా ఆ బ్యాగ్ని మనం సులభంగా వాడుకోవచ్చు ఒకవేళ వర్షం పడినట్లు అయితే అందులో బ్యాగుకి రైన్ కోట్ని కూడా ఇచ్చారు అంతేకాకుండా ఆ యొక్క బ్యాగ్ యొక్క స్కిన్ అనేది వాటర్ ప్రూఫ్గా డిజైన్ చేయబడినది కాబట్టి మనం వర్షంలో వెళ్ళినప్పటికీ మనకి ఎటువంటి సమస్య అనేది ఉండదు నేను ఆ ప్రోడక్ట్ ద్వారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను